అవును నేను రన్నింగ్ చేస్తాను ఎందుకంటే లావుగా ఉన్నవాళ్ళు రన్నింగ్ చేస్తే మంచిగా ఉంటుంది అలాగే చాలా మంచిగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అందరు రన్నింగ్ చేయాలి రన్నింగ్ చేయడం అంటే పరిగెత్తడం పొద్దున్నే లేచి పరిగెడితే చాలామందికి మంచిగా ఉంటుంది